హలో సుజి డాక్టరేనా సార్ నాకు ఇట్లా కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కొంచెం హార్ట్ హార్ట్ పెయిన్ అన్నది కూడా కొద్దిగా అప్పుడప్పుడు జరుగుతుంటుంది అండి

సార్ ఇప్పుడు కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటే ఏం కాదా కొద్దిగా ఇప్పుడు

ఇప్పుడు మీ హాస్పిటల్ ఏ టైమ్కి ఓపెన్ అవుతుంది అండి రేపు నేను రావచ్చా కొంచెం ఓకే అపాయింట్మెంట్ ఏ ప ఏ టైమ్కి తీసుకుంటారు అండి ఏ టైమ్కి ఖాళీ ఉన్నాయి

అవునా ఇప్పుడు కొంచెం హార్ట్ పెయిన్ వస్తోంది టెంపరీగా ఏవైనా ట్యాబ్లెట్స్ ఇవ్వగలుగుతరా వస్తే అంతేనా

ఇప్పు ఇప్పుడు హా హాస్పిటల్ ఏ టైంకి క్లోజ్ అవుతుంది అండి నైన్ వరకేనా

ఇప్పుడు అంటే కొంచెం అట్లా పెయిన్గా ఉన్నది అన్నం తిన్నప్పుడు కూడా కొంచెం అరగడం లేదు కొంచెం పేగులు కూడా కొంచెం నొస్తున్నాయి

నేను జాబ్ చేస్తాను కొంచెం అయితే డైలీ మొత్తం జాబ్ నడుస్తుంది

ఇప్పుడు ఫుడ్ ఏ ఏ తీసుకోమంటారు అండి ఏ విటమిన్స్ తీసుకోమంటారు

రేపు స్కానింగ్కి ఎంత అవుతుంది అండి స్కానింగ్కి ఎంత అవుతుంది అండి రేపు ఎమ్ఆర్ఐ స్కాన్కి తీసుకోవచ్చా

ఎమ్ఆర్ఐ ఎమ్ఆర్ఐ స్కానింగ్కి ఎన్ని ఉన్నాయి అండి

ఓకే ఒకే